ఫస్ట్ నేను రీఛార్జ్ చేయాలి అనుకున్న సిమ్ ఎయిర్టెల్ అండ్ మొబైల్ నెంబర్ వచ్చి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ నైన్ ఫోర్ సెవెన్ ఈ నంబర్కి నేను రీఛార్జ్ ఎలా చేయాలి అనుకుంటున్నాను అంటే మింత్రా యాప్ ఓపెన్ చేసి అక్కడ ఫస్ట్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత రీఛార్జ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఏ నెంబర్ అయితే మనం రీఛార్జ్ చేయాలి అనుకుంటున్నామో ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రీఛార్జ్ ప్యాక్స్ మనకక్కడ అవైవలబుల్గా కనిపిస్తాయి కొన్ని రీఛార్జ్ ప్యాక్స్ వచ్చి టూ ఫార్టీ నైన్ ఫర్ వన్ జీబి డేటా అది వన్ మంత్ వస్తుంది టూ నైంటీ నైన్ త్రీ హండ్రెడ్ అది వన్ పాయింట్ ఫైవ్ జీబి డేటా ఇ వ అది కూడా ట్వంటీ ఎయిట్ డేస్ వస్తుంది అండ్ త్రీ ఫార్టీ నైన్ టూ జిబి డేటా ఇది కూడా ట్వంటీ ఎయిట్ డేస్ వస్తుంది ఇలా కొన్ని ప్లాన్స్ ఉన్నాయి నేను రీఛార్జ్ చేయాలి అనుకున్న చేసుకోవాలి అనుకున్న ప్లాన్ త్రీ ఫార్టీ నైన్ టూ జీబి డేటా ట్వంటీ ఎయిట్ డేస్ వస్తుంది ఎందుకంటే వన్ జీబీ డేటా అయితే తొందరగా అయిపోతుంది టూ జీబీ డేటా అయితే కొంచెం యూజ్ అవుతుందని అలా చేయాలి అనుకున్నాను నేను అయితే ఈ ప్రాసెస్లో రీఛార్జ్ని కొనసాగిస్తాను